ఎలక్ట్రానిక్ సంబంధమైన నావల్స్ అలాంటివి నేను చదవను ఎందుకంటే ఈ భౌతికంగా ఈ బుక్స్ చదవడం వల్ల నేను ఇప్పుడు కావాస్తే అప్పుడు నేను తీసుకుని నాకు జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు ఈ ఎలక్ట్రానిక్ బుక్స్ ఇక అనేవి ఆడియో బుక్స్ అనేవి ఏంటంటే మనకి ఇంటర్నెట్ ఉండాలి కరెంట్ ఉండాలి అనేకంగా మనకు అవన్నీ ఏర్పాటు చేసుకోవాలి అవన్నీ ఏర్పాటు చేసుకోకుండానే ఫ్రీగా మేము ఎప్పుడు కావస్తే అప్పుడు ఆ బుక్స్ చదవుకోవచ్చు ఎందుకంటే ఇంతకు ముందు చదువుకున్న బుక్స్ అన్నీ కూడా